కార్ ఆంబులెన్స్ వ్యాన్ ట్యాక్సీ పోలీస్ కార్ ఆంబులెన్స్ స్కూల్ బస్ స్కూటర్ స్కేటర్ బోట్ షిఫ్ట్ మోటార్ సైకల్ హెలికాఫ్టర్ ఏరోప్లైన్ సబ్మెరైన్ ట్రైన్ ఆటో రిక్షా బైసైకల్ ట్రాక్టర్ ట్రంట్రక్ సిమెంట్ మిక్చర్ బలూ సబ్వే ఫైర్ ఇంజిన్ రాబోట్ బేబీ క్యాబేజ్